మీరు సమయం లేదా వస్తువు త వస్తువులు తక్కువగా ఉన్నప్పుడు ఎప్పుడయినా ఇష్టపడే భోజనం ఏది అంటే బయటికెళ్ళినపుడు అంటే మరేమన్నండే బయటకెళ్ళినప్పుడూ సమయం తక్కువుందనుకోండి ఎక్కువ శాతం టిఫిన్స్ చేస్తాం కదండి అక్కడ నాకు ఉగ్గాని బజ్జీ అంటే చాలా ఇష్టమండి ఫుడ్డు నాకు చాలా అనిపిస్తుంది ఇంకా తర్వాతచ్చేసీ రాగిసంకటి నాటుకోడి పులుసు అలాంటివి అంటే చాలా ఇష్టము అయ్యా తక్కువ సమయంలో అంటే ఉగ్గాడీ బజ్జీ అవీ తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి నాకది మంచిగనిపిస్తదండి మళ్ళా పొంగణాలు పొంగళ్ళు పొంగనాలు పొంగల్ గుంత పొంగణాలు అట్లాంటియి చేసుకోడానికి నేను ఎక్కువ ఇష్టపడతా అంటే వాటికి తక్కువ టైం పడుతుంది మళ్ళీ ఇడ్లీ కూడా ఏంటంటే దానికింత పెద్ద ప్రాసెస్సుండదూ ఇంత పే పిండీ ఎన్ని చేసేసి ఇప్పుడు రెడీమెంట్ ఇడ్లీ పిండి దొరుకుతుంది కాబట్టి ఇంట్లోనే చేసుకోవచ్చు మంచిగా తొందరగానే అయిపోతుంది అది కూడా మాములుగా ఈ చట్నీ గట్టా మటన్ చట్నీతోటో సాంబార్తోటో ఎట్లానోగట్లగ తినేసేయొచ్చు కాబట్టి నాకట్లంటియి ఇష్ట ఈ ఇష్టపడుతూ ఇవయితే ఇష్టపడతానండి